ఆధునిక పద్ధతులలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన తొలి గ్రంథాలయం విశాఖపట్నంలో ఏర్పాటు చేశారని పరిశోధకులు భావిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విశాఖపట్నంలో మంతెన సూర్యనారాయణ మూర్తి ఈ సౌర గ్రంథాలయాన్ని నెలకొల్పారు ఇతర దేశాల్లోని గ్రంథాలయాల గురించిన సమాచారం ఆంధ్ర ప్రజలకు లేకపోయినా సొంత ప్రేరేపణ అయన గ్రంథాలయాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల పదమూడు నాటికి వీటి సంఖ్య నూట ఇరవై మూడుకు చేరింది ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఏడు ప్రాంతీయ ఇరవై మూడు జిల్లా కేంద్ర పద్నాలుగు వందల నలభై తొమ్మిది మండలాల మూడు వందల నల యాభై ఏడు గ్రామాల పంతొమ్మిది వందల తొంభై ఆరు పుస్తక జయ కేంద్రం గ్రంథాలయాలని నిర్వహించ్ నిర్వహిస్తుంది నేను నా చిన్నప్పుడు భగవద్గీతని రామాయణాన్ని పంచతంత్రం వంటి వాటిని చదివాను ఎక్కువగా మా లైబ్రరీలో స్కూల్కి సంబంధించిన పుస్తకాలు మరియు చరిత్రిక విశేషాలను తెలపటానికి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి అదేవిధంగా తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్సలేషన్ చేసుకొనుటకు డిక్షనరీని కూడా నేను ఉపయోగించేదాన్ని అదే విధంగా మన భారతదేశ చరిత్రకు సంబంధించిన ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ఫిజిక్స్ సైన్స్ అండ్ మరియు తెలుగుకు సంబంధించిన ఎన్నో పుస్తకాలను నేను చదివాను